జనం పెళ్ళి కూతురికి పెళ్ళిల్లో చాలా రకాల బహుమతులు అనేది ఇస్తారు ఈ బహుమతుల్లో కొన్ని ముఖ్యమైన బహుమతులు బంగారం బంగారం అనేది ప్రతి పెళ్ళిలో ఒక ముఖ్యమైన బహుమతిగా ఉంటుంది ఇది చాలా ప్రసిద్ధి చెందింది ఇది సంపద మరియు సంతోషాన్ని సూచిస్తుంది పెళ్ళికూతురికి గాజులు నగలు మరియు ఇతర బంగారు ఆభరణాలు ఇవ్వవచ్చు అలాగే కొంతమంది బహుమతి రూపంలో కానుకల రూపంలో డబ్బు అనేది ఇస్తారు డబ్బు అనేది మరొక సాధారణ పెళ్ళి బహుమతి ఇది పెళ్ళికూతురు పెళ్ళికూతురుకు మరియు ఆమె భర్తకు వారి కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో సహాయపడుతుంది అలాగే ముఖ్యమైనది దుస్తులు ఇలా వస్త్రాలను చాలామంది బహుమతిగా ఇస్తారు ఇది చాలా సాధారణమైనది ఇది ఆమె ఆమెకు తన పెళ్ళి రోజున అందంగా కనిపించడంలో సహాయపడుతుంది అలాగే పెళ్ళికూతురు ఒక నూతనమైన సంసారం మొ మొదలు పెడుతున్నందుకు ఆమెకు చాలా రకాల గృహోపకరణాలను కూడా బహుమతులుగా ఇస్తారు పెళ్ళికూతురు మరియు ఆమె భర్తకు వారి కొత్త ఇంటి కోసం గృహోపకరణాలు ఇస్తారు ఇది వారి కొత్త జీవితంలో సౌకర్యంగా ఉండటంలో సహాయపడుతుంది అలాగే పెళ్ళికూతురులకి ఇవ్వడానికి అనేక రకాల ఇతర బహుమతులు ఉన్నాయి ఆభరణాలు ఫోటోలు చిత్రాలు మరియు ఇతర వస్తువులు కూడా బహుమతులుగా ఇస్తారు